రామ్మా రండి ఏం కావాలి నమస్తే రండి ఆ అలాగేనండి రండి లోపలికి రండి చూద్దురుగాని

చూడండి పులావ్ వండుకునే దబరాలు ఉన్నాయి చేపల కూర వండుకునే దబరాలు ఉన్నాయి రైస్ వండుకునే దబరాలు ఉన్నాయి అన్నీఅండి అన్నం వార్చుకునేవి అన్నం బుట్టలు ఉన్నాయి అలాగే

రేట్లు చెబుతానండి ఒకటి మీరు కావాలండి అవి రేట్లు వేసి చెప్పు

అలాగే మాంసానికి గట్రా వద్దమ్మా మాంసానికి చేపలకూరకి అంటే చేపలకూరకి వెడలుపాటి దబరాలంటే కచ్చితంగ అదేనమ్మా కొత్త రకాలు వచ్చాయి చాలా రకాలు మీరు అవన్నీ తీసుకుందురుగాని అలాగే చాలా చాలా రకాలు ఉన్నాయమ్మ ప్రతిదీను గుడ్లు ఉడకబెట్టుకునేది అని చాలా చాలా రకాలు మా షాపులో చాలా అందుబాటులో ఉన్నాయి మీరు అన్నీ చూసుకోండి అన్నీ చూసుకుని ఆ సరే ఖచ్చితంగానండి అన్నీ చూపిస్తాము ఏవి నచ్చితే అవి తీసుకోండి చూడండమ్మ ఇవి ఇవేమో పులావ్కి సంబంధించిన డేగసాలు ఇదేమో ఏంటి రైస్కి సంబంధించిన డేగిసాలు ఇదేమో అది చేపలుకూరకి సంబంధించిన దబరాలు అలాగే అన్నం కూడా వార్చుకోవడానికి అన్నం బుట్టలు ఇవి అన్నం అలాగే బూరెలు గట్రా దేవుకోవడానికి మూకుడ్లు అన్నీ ఉన్నాయమ్మా చూడండి ఒకసారి ఏ ఏ సైజు కావాలో ఆ ఒకసారి చూడండి అది ఎంతెంత మీకు పట్టేది ఏ సైజు కావాలో ఒకసారి చెప్పారనుకో నేను అవి అన్నీ కూడా మీకు ఇది అది చూపిస్తున్నాను మీకు ఏది కావాలో అది తీసుకుందురుగానీ రేట్లు గురించి నేను చెబుతాను అలాగేనా ఆ సరే ఐదు గిన్నెలు అంటే ఒకటేమో పులావ్ రైస్లోకి తీసుకున్నారు ఒకటేమో రైస్కి తీసుకున్నారు ఒకటేమో మాంసం వండుకునేది తీసుకున్నారు ఒకటేమో చేపల కూర వండేది తీసుకున్నారు ఒకటేమో అన్నం బుట్ట తీసుకున్నారమ్మా అది ఏంటంటే పులావ్ గిన్నికి వచ్చి రేటు ఏంటి పది కేజీలది కావాలన్నారు కదమ్మా అది వచ్చి మీకు ఆ ఏడు వేల ఐదు వందలు పడుతుంది అమ్మా ఏడు వేల ఐదు వందలు పడుతుంది ఆ ఒక్కగిన్ని వచ్చి ఇంకా అన్నంది వచ్చి అన్నం దబరా వచ్చి మీకు ఎనిమిది వేల చిల్లర పడుతుంది అలాగే చేపల కూరది వచ్చి మీకు తొమ్మిది వేల చిల్లర పడుతుంది ఆ అయితే మూకుడు కూడా మీ బూరెలు అవన్నీ దేవుకునే ముకుడ్లు పిండి వంటలు గట్రా దేవుకునే ముకుడ్లు వచ్చి అవి ఒక ఐదు వేలు పడుతుంది అమ్మా ఆ సరే చేయిస్తానమ్మా చేయిస్తాము ఓకే మా షాప్ మా దుకాణానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలమ్మా మళ్ళీ ఏమైనా కావాలన్న కుడా ఇక్కడికే రండి ఆ సరేనండి ధన్యవాదాలండి సరే అండి ధన్యవాదాలు